అవును మ్యామ్ మ్యామ్ అవును మ్యామ్ రాట్లేదు నేను ఎందుకంటే మా మమ్ మదర్కి హెల్త్ బాలేదు మ్యామ్ అందుకని నేను ఇన్ని రోజులు రాలేకపోయాను నేను ఇప్పటి నుంచి వస్తాను మ్యామ్ మా మదర్కి ఇప్పుడు ఓకే క్యూర్ అయిపోయింది నేను ఇప్పటినుంచి వస్తాను మ్యామ్ రెగ్యులర్గా గ్రౌండ్కి ఓకే మ్యామ్ మీరు మార్నింగ్ ఈవినింగ్ కొ వచ్చి నా దగ్గర ఉంటే బాగుంటుంది మ్యామ్ ఓకే మ్యామ్ మీరు చెప్పినట్టుగా వస్తాను మా మదర్కి ఇప్పుడు ఎట్లా క్యూర్ అయిపోయింది కాబట్టి ఓకే మ్యామ్ కంపల్సరిగా వస్తాను నేను ఓకే మ్యామ్ నేను వస్తాను అందుకని ఏమన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయా ఆ కాలు పట్టుకో వస్తాను నేను ఓకే థ్యాంక్ యూ